హలో చెప్పండి అవునమ్మా చెప్పండి ఏం కావాలి అవును అవునవును అవునన్నా పేరు కిరణ్ కిరణ్ కిరణ్ చెప్పండి చెప్పండి కంప్లీట్ అయినట్టే సార్ మేము ఒక వారంలోపు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము సార్ కరెక్టే కానీ అనుకోకుండా కొన్ని బాగా అర్జంట్ ఉన్నవి ఉన్నాయి సార్ పెళ్ళి బట్టలు అవి కుట్టేసరికి మీది కొంచెం వెనకబడిపోయింది ఒక త్రి డేస్ టైం ఇవ్వండి సార్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను కస్టమరే సార్ ఇప్పుడు మీరు లేకపోతే మేము ఎలా కానీ కొంచెం చూడండి సార్ అర్థం చేసుకోండి ఒక సార్ ఒక మూడు ఒక రెండు రోజులు టైమ్ ఇవ్వండి సార్ మీవి మొత్హం టూ ప్యాంట్స్ ఫోర్ షర్ట్స్ ఎన్ని ఉన్నయో మేం మొత్తం చూసి ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తాను ఫోర్ ప్యాంట్స్ టూ సరే సరే సార్ అదే సార్ కొంచెం మిస్టేక్ అయ్యింది ఆల్మోస్ట్ మీవి సగం అయిపోయాయి సార్ సగం అయిపోయాయి ఇంకా సగం ఉన్నాయి అవి చేసి ఇస్త్రీ పెట్టి సార్ సార్ టుమారో లోపంటే కొంచెం సార్ ఎల్లుండి ఈవెనింగ్ వరకు మీ బట్టలు మీదగ్గర ఉంటయి సార్ ఇది లాస్ట్ ఇక నాకు రెండు రోజులు ఎక్కువ అవసరం లేదు రేపు ఒక్కరోజు ఇవ్వండి ఎల్లుండి సాయంత్రం వచ్చి మీరు తీసుకెళ్ళండి డైరెక్ట్ సార్ ఇంకొక్క డే ఇక మీరు ఎల్లుండి మధ్యాహ్నం వరకు కొంచెం ఎలా అయినా అడ్జెస్ట్ చేసుకోండి సార్ ఎల్లుండి మధ్యాహ్నం వరకు నేను ఇచ్చేస్తాను అప్పటి వరకు ఎలా అయినా ఓపిక పట్టండి సార్ టూకి థ్రీకా సార్ టూ టూ త్రి వరకు అయితే ఓకే సార్ నో ప్రాబ్లమ్ కాకపోతే గి మరీ ట్వెల్వ్ లెవెన్ వరకు అయితే వద్దు సార్ మీకు కరెక్టు మధ్యాహ్నం అదే అదే అదే సార్ మధ్యాహ్నం టూ వరకు మీరు వచ్చారంటే మీ ఫోర్ షర్ట్స్ టూ ప్యాంట్స్ మంచిగా కుట్టి ఉంచుతాను నాకు కొంచెం ఇంకా లేట్ కాకపోదును అన్నా నాకు అర్జెంట్ ఉన్న బట్టలు వచ్చేసరికి వాళ్ళవి పెళ్ళి బట్టలు అనేసరికి ఇక నేను కాదనలేకపోయాను సో అలా నాకు ప్రాబ్లెమ్ అయ్యింది లేకపోతే ఇలా కాకపోదును

ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్సు కదా సార్ ఇంకా ఇంకా త్రి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావాలి ఆ రోజు ఆ రోజు ఇవ్వండి సార్ ఓకే సార్ ఓకే